ఆంధ్రప్రదేశ్లో మా కళాత్మికాలు డ్రాయింగ్ కూచిపూడి నృత్యం సాహిత్యం ఇలాంటివి ఎన్నోఎన్నో ఉన్నాయి వాటిలో డ్రాయింగు మొదటిగా చిన్న పిల్లల స్కూళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు డ్రాయింగ్ ఒక సబ్జెక్ట్ అయింది ప్రతీ ఒక్క పిల్లలు చూసిన బొమ్మ చూసినట్టు వేస్తూ చక్కగా ప్రోత్సహిస్తున్నారు పిల్లలని రెండవది పిల్లలకి పోటీలు నిర్వహిస్తున్నారు ఆ పోటీలలో మా పాపకే ప్రథమ బహుమతి వచ్చింది ఆ పిల్లలకి బహుమతులు ఇచ్చి బాగా బాగా ప్రోత్సహిస్తున్నారు టీచర్స్ అందువలన డ్రాయింగు చాలా చాలా అధికారంగా అధికారికంగా ఉన్నది రెండవది ఆడవారు పెద్దవారు ఇంటిలో ఖాళీగా ఉన్నవారు చక్కగా చీరలకు పెయింట్ వేయడం పాపలకి లంగాలకి చిన్నపిల్లల గౌన్లకి కళాత్మికంగా కర్టెన్స్కి పెయింటింగ్ వేసుకొని జీవనవృత్తి కల్పించుకోవచ్చు రెండవది మన ఇంట్లోకి వేసుకోవచ్చు మనకి ఎంతో తృప్తి స్వ స్వయంతృప్తి మనం వేసుకుని చీర మనం కట్టుకుంటే ఎంతో బాగుందని ఒక తృప్తి ఉంటుంది రెండవది మనం ఎవరికన్నా వేసి ఇచ్చినా మనకి జీవనోపాధి కలుగుతుంది అలా చాలా చాలా బాగుంటుంది డ్రాయింగు అది కొంతమంది సీనరీస్ ఇవ్వటం కొబ్బరి చెట్లు వేయడం కొండలు వేయడం కొండల్లో నుంచి నీరు వస్తున్నట్టుగా వేయడం నదులు నీరు ప్రవహిస్తున్నట్టుగా వేయడం సూర్య భగవానుడు ఉదయించినట్టుగా వేయడం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆర్టిస్టులు కొంతమంది గోడమీద పెయింట్లు వేస్తారు గోడ గోడ మీద పెయింట్లు వేసిన వారికి గవర్నమెంటు డబ్బులు ఇస్తుంది వారు జీవన వృత్తి జరుగుతుంది మనో ఉపాధి దొరుకుతుంది మూడోవది వారు బాగా వేసారు అని చెప్పని మంచి మంచి అవార్డులు వస్తున్నాయి ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఎరుపు పెయింట్ వేయించుకొని తెలుపు ముగ్గులు వే పెయింట్ ముగ్గులు వేయించుకోవడం బొమ్మలు వేయించుకోవడం దశావతారాలు గీయించుకోవడం ఇలా ఎన్నెన్నో చేస్తున్నారు దాని వల్ల పెయింట్ వేసే వారికి చక్కగా ఉపాధి దొరుకుతుంది పెయింట్ వేసిన తృప్తి దొరుకుతుంది రెండవది కూచిపూడి కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ప్రాధాన్యత ఉంది భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు కూచిపూడి నేర్చుకునే వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటున్నారు వాటి వల్ల పెద్ద పెద్ద బహుమతులు అందుకోవడం నాట్య ప్రదర్శనలు ఇవ్వటం స్టేజీల మీదకు పిలవడం ఏ సందర్భంలోనైనా స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ అప్పుడు అవ్వచ్చు ఒక బ్రహ్మోత్సవాల టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు పిలిచి అక్కడ నాదనీరాజన కళ్యాణ మండపంలో వేయించి చక్కని బహుమతులు ఇవ్వటం వారిని చాలా చాలా ప్రోత్సహిస్తున్నారు భరతనాట్యం మా పాప కూడా నేర్చుకుంటుంది భరతనాట్యం వల్ల పిల్లలకి ప్రతీ ఒక్క అవయవాలు చక్కగా కదలబారి బాగా ఉంటాయి అదే జీవితాంతం మర్చిపోని విద్య అందువల్ల పిల్లలు చాలా శ్రద్ధ చూపించి భరతనాట్యాన్ని నేర్చుకుని చక్కగా కళా ప్రదర్శన ఇస్తున్నారు ఎక్కడ ఏ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరిగినా అక్కడికి చక్కగా పిలుస్తున్నారు ఇంటిలో అకేషన్స్ అప్పుడు కూడా పిల్లల చేత చక్కగా వేయించుకుంటున్నారు అందువల్ల ఎంతో ఎంతో ప్రాధాన్యత ఉంది భరతనాట్యానికి కూచిపూడికి మూడోవది సాహిత్యం సాహిత్యం అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు యద్దనపూడి సులోచనారాణి గారు ఇంకా ఎందరో ఎందరో కవులు రచించిన బుక్స్ స్వాతి బుక్స్ చందమామలు బొమ్మల కథలు ఎన్నో పత్రికలు నవల్స్ గ్రంథాలు వ్రాసి మనకి ఎంతో తెలియని వాటిని తెలియపరిచారు ఎంతో ఎంతో వాటి వల్ల మంచి ఉంది ఆ బుక్స్ చదవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు తెలియనివి తెలియడం పిల్లలకి పిల్లలకేమో చందమామ బుక్కులు బొమ్మలు బొమ్మరిల్లు బుక్స్ వాటి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు ఏమో ఆ బొమ్మల్ని చూస్తూ ఆనందంగా గడుపుతారు పెద్దవారు చక్కగా ఆ కథలను చదివి పిల్లలకి చక్కగా చెప్తారు వివరంగా అందువల్ల అందరికీ ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ సాహిత్యము నృత్యము డ్రాయింగుల వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కళలకి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది మూడు పది అయింది అండి